నా పేరు ప్రసన్న నేను కోనసీమ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను నేను చిన్నపటి నుండి క్రీడలలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాను మా ప్రాంతంలో అనేక రకాల సాంప్రదాయ ఆటలు ఉన్నాయి వీటిలో నేను కొన్ని ఆడుత ఆడుతున్నాను పోల్కట్టు పోల్కట్టు అనేది ఒక బంతితో ఆడే ఆట ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి ప్రతి జట్టుకు ఐదు మంది ఆటగాళ్లు ఉంటారు ఆట యొక్క లక్ష్యం బంతిని శత్రు జట్టు యొక్క టెరెన్లోకి తీసుకువెళ్లడం ఆట యొక్క ప్రాథమిక నియమాలు ఏమిటంటే బంతిని మీ చేతులతో లేదా కాళ్ళతో మాత్రమే తాకవచ్చు బంతిని శత్రు జట్టు యొక్క టెర్రన్ల్లోకి తీసుకువెళ్లడానికి మీరు దానిని శత్రు జట్టు యొక్క టెరెన్లోకి త్రో చేయాలి లేదా దానిని శత్రు జట్టు యొక్క టెరెన్లోకి తీసుకువెళ్లాలి శత్రు జట్టు బంతిని మీ టెరెన్లోకి త్రో చేస్తే మీరు దానిని తిరిగి బౌన్స్ చేయడానికి ముందు దానిని పట్టుకోవాలి గోలి గోలి అనేది ఒక బంతితో ఆడే మరొక ఆట ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి ప్రతి జట్టుకు ఐదు మంది ఆటగాళ్లు ఉంటారు ఆట యొక్క లక్ష్యం శత్రు జట్టు యొక్క గోల్లో బంతిని పడేలా చేయటం ఆట యొక్క ప్రాథమిక నియమాలు ఏమిటంటే బంతిని మీ చేతులతో లేదా కాళ్ళతో మాత్రమే తాకాలి బంతిని శత్రు జట్టు యొక్క గోల్లోకి పడేలా చేయడానికి మీరు దానిని శత్రు జట్టు యొక్క గోల్లోకి త్రో చేయాలి లేదా దానిని శత్రు జట్టు యొక్క గోల్లోకి తీసుకు వెళ్లాలి శత్రు జట్టు మీ బంతిని గోల్లోకి త్రో చేస్తే మీరు దానిని తిరిగి బౌన్స్ చేయడానికి ముందు పట్టుకోవాలి ముగ్గుళ్లు ముగ్గుళ్లు అనేది ఒక బంతితో ఆడే మరోక ఆట ఈ ఆటలో ఒక ఆటగాడు ఉంటాడు అతను శత్రు జట్టు యొక్క బంతిని తాకకుండా శత్రు జట్టు యొక్క టెర్రెన్లోకి ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు ఆట యొక్క ప్రాథమిక నియమాలు ఏమిటంటే బంతిని మీ చేతులతో లేదా కాళ్ళతో మాత్రమే తాకాలి శత్రు జట్టు బంతి మీ శరీరంపై తాకితే మీరు ఆట నుండి బయట పడతారు ఇంకా కొన్ని ఆటలు ఏమిటంటే ఖోఖో క్రికెట్ వాలీబాల్ షటిల్